మొక్కలు పెంచడానికి నేనైతే ఎర్రమట్టి నల్లమట్టి అలాగే ఇసుక ఇవన్నీ వాడతాను ఇలా వా ఈ ఇంకా ఎరువులు అని అంటే మాత్రం నేను ఎరువులకి టమటాలు కాని టమాట పైనున్నా పీసెస్ కాని తీసేసిన వేస్టువి కాని లేదా గుడ్డువి పెంకులుంటాయి కదా ఆ పెంకులు అలా వేజీ వేయడంవల్ల అవి బాగా గ్రోత్ వస్తుంది కాబట్టి మొక్కలకి నేను అలావేసి వాటిని బాగా చూసుకుంటాను టైముకి ఇంత టైముకి నీళ్లు పోయడం అలాగే మట్టి కు మట్టి పాడవంగానే ఆ మట్టి తీ మార్చడం ఒక సిక్స్ మంత్స్కి ఒక వన్ ఇయర్కి అలా మట్టి మారుస్తూ ఉంచు ఉంటాను ఇప్పుడు అది పెద్దది అవుతుంది అని అనంగానే దానికి మట్టి కొంచెం చాలదు సో నేను మట్టి వేయడము లేకపోతే వేరే కుండిలోకి మార్చడము కాని ఇంకా నల్లమట్టి కాని ఎర్రమట్టి నల్లమట్టి ఎర్రమట్టి ఇసుక మూడు కలిపేస్తే కలిపి కనుక వేస్తే మొక్కలు గ్రోత్ ఇంకా బాగా పెరుగుతాయి అందుకే నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఆ మొక్కల్ని ఎరువు కూడ టైముకి ఇంత టైముకని వెయ్యడం నీళ్లు టైముకి పోయడం అలాగే ఎండొచ్చే ఎండ వచ్చే సూర్యకిరణాలు పడే దాని కింద పెట్టడం ఇలాంటివి నేను చేస్తూ ఉంటాను ఇలా చేయడం వల్ల మొక్కలు ఇంకా బాగా ఉండడం పాడవకుండా ఉంటాయి